హలో కనకదుర్గ రెస్టారెంట్ అండి నా పేరు వెంకట్ అండి నేను ఇందాక మీకు ఆర్డర్ ఇచ్చాను నేను అవును అండి అవును అవును నేను అండి నేను ఇచ్చాను నేను పర్సనల్గా ఇచ్చాను ఆర్డర్ ఇచ్చాను దమ్ చికెన్ దమ్ అని మటన్ దమ్ రెండు ఇచ్చాను అండి రెండు ఇచ్చాను రెడీ అయినాయా అండి అవునా ఓకే ఓకే అంటే ఏమి లేదు నాకు కొంచెం అడిషనల్గా నేను తీసుకోవాల్సినవి ఉన్నాయి అది ఏమన్నా మళ్ళీ తీసుకుందాం ఆర్డర్ చేద్దామని మీకు కాల్ చేశాను ఏమి ఉన్నాయి అండి మీ దగ్గర మీ దగ్గర అడిషనల్గా జూస్ కానీ కోక్ డ్రింక్స్ లాంటివి ఏమన్నా ఉన్నాయా అండి ఓకే ఓకే అవును థమ్స్ అప్ థమ్స్ అప్ ఓకే అండి థమ్స్ అప్ కావాలి నెక్స్ట్ ఒక బటర్మిల్క్ ఓకే అండ్ ఒక లెమన్ జ్యూస్ అవి అవసరం అవుతాయి అండి అవసరం అవుతాయి అవసరం అవుతాయి అండి ఓకే ఈ మొత్తం మీరు యాడ్ చేస్తారు కదా యాడ్ చేసి నాకు ప్యాక్ చేసి పంపించాలండి రైట్ అండి ఓకే అండి ఓకే అండి అడిషనల్గా పే చేయడానికి నేను అయితే రెడీగా ఉన్నాను నో ప్రాబ్లం దాని గురించి బాధపడాల్సింది ఏమి లేదు ఓకే దాని కూడా మీరు దయచేసి దీన్ని కూడా యాడ్ చేయండి యాడ్ చేసి నాకు యాజ్ ఎర్లీ యాస్ పాజిబుల్ పంపిస్తే నేను దాన్ని ఓకే అండి ఓకే అండి ఓకే ఓకే బిల్లు మొత్తం నాకు పంపిస్తే నేను మీకు ఫోన్పే చేస్తానండి ఫోన్పే చేసి ఫోన్పే చేశాక మీరు ఆర్డర్ పంపిదురు ఓకే అండి ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సొ మచ్